నేను ప్రతి రాత్రి తగినంతగా మరియు బాగా నిద్రపోవడానికి దినం అంతా నేను వర్క్ చేస్తు ఉంటాను దానివల్ల స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నైట్ ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ప నిద్రపోవడం జరుగుతుంది ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకొని ముందుకు కొనసాగుతాను అర్లీగా నిద్రపోతే అర్లీగా లేచేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సమయానుకూలంగా నిద్రపోవడానికి నేను ప్రయత్నిస్తాను